నమస్కారమండి మేము కొత్త ఫోన్ చూద్దామనుకుంటున్నామండి మీ దగ్గరేమయిన కొత్త మొ ఫోన్స్ ఉన్నాయా నాకు కెమెరా ఉన్న ఫోన్ కావాలండి అండ్ మరియు రెండు సిమ్లు వాడే ఫోన్ కావాలండి సరే అండి

ఓకే సరే అండి ఈ నాలుగు ఫోనుల్లో కొంచం నాకు ధర వి వివరాలు చెప్పగలరా సరే అండి మీరు చెప్తున్నారు కదండి వన్ప్లస్ ఫోన్ చాలా బాగుంది అని మేం వన్ప్లస్ ఫోన్ తీసుకుందామనుకుంటున్నాము ఓ డ డబ్బులు పే చేసే డబ్బులు పే చేయడానికి ఏమయినా పద్ధతులు ఉన్నాయా అండి ఈఎమ్ఐ అయితే ఇరవై ఒక వెయ్యే అవుతుందా అండి ఇంకా ఎక్కువ ఏమయినా అవుతుందా అవునా అండి ఒకేసారి అమౌంట్ని పే ఇంకా ఏమి తగ్గదా అండి ఒ లైక్ ఒక వెయ్యి రూపాయలు మాత్రమే తగ్గుతుందా అండి సంవత్సరం వారంటీనా అండి ఒ మొబైల్కే వారంటీనా అండి బ్యాటరీకి కూడా సంవత్సరం వారంటీ ఉంటుందా అండి ఇన్సూరెన్స్ ఏమయినా పే చేయాల్సి వస్తుందా అండి లేదా సరే అండి మేము రేపు వ మీ షాప్ దగ్గరి కొచ్చి ఎమౌంట్ డబ్బులు పే చేసి తీసుకుంటామండి హలో అవునండి ఆహా మొత్తం డబ్బులిచ్చేసి ఇప్పుడు తీసుకుందామనుకుంటున్నామండి సరే అండి ధన్యవాదాలండి